బ్రో అది బ్రేక్ డౌన్ అయింది బ్రో బండి ఇట్లా మా ఆవు వచ్చింది అయితే ఆగిపోయింది అదే రైటే బ్రో బండి బ్రేకు రాలేదు అందుకని ఇట్లా స్పీడ్గా వెళ్ళాల్సి వచ్చింది బ్రేక్ కొట్టినా గానీ హే లేదండి తాగలేదండి నేను బండి స్పీడ్ అయింది అన్న కాకపోతే బండి బ్రేక్ రాలేదు నేను క స్పీడ్ ఏం కాలే కాకపోతే బ్రేక్ రాలేదు బండిది మెల్లిగానే వచ్చాను నేను అంటే బండి కొద్దిగా

అవునండి ఆ బ్రేక్ రాలేదండి బండి కొద్దిగా కండిషన్లో లేదు అది నేను కొత్తగా ఎక్కాను బండి అందుకని బండి కొత్తగా నడుపుతున్నా వేరే వేరే డ్రైవర్ ఉండే దీనికి ఇందాకా కాకపోతే దీని కండిషన్ అంతా నేను అప్పుడే టైం బండి ఎక్కాను కాబట్టి బ్రేక్ రాలే లేదండి కాకపోతే ఆ బండి కొత్తగా నడుపుతున్నాను నేను

అందుకని దాని ఏమైనా రిపేర్లు ఉంటే చేయించుకుంటాను కదా నేనే నడిపిన తర్వాత తెలుస్తుంది నిమన్న మేము ఇంటి దగ్గరనే ఉంటాం అక్కడనే ఉంటామండి

హే లేదన్న నేను మెల్లగానే వచ్చాను కాకపోతే బ్రేకు పడుతుందనుకొనే అలా వచ్చాను కాకపోతే పడలేదు బండి అది అది అది రైటే అండి నేను వాళ్ళని చూసాను ఆవు వచ్చినందుకు అలా అయింది అలా జరిగింది ఇంకా అన్న ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ పోవాలి ఒక వన్ అవర్ పడుతుందండి వన్ అవర్ అంటే కొంచెం ఉంటుంది గానీ బండి కొంచెం కంట్రోలింగ్ లేదు కదా అండి అందుకని స్లోగా వెళుతుంటాం మెల్లగా వెళ్ళాలని పది నిమిషాలల్లో పోవచ్చు కాకపోతే ఏందంటే బండి ఎక్కువగా మంచిగా లేదు కదా కండిషన్ బాగాలేదు కాబట్టి మెల్లగా మెల్లగా వెళ్ళాలి మళ్ళా పిల్లలు బెస్ట్ అని అందుకని ఉందన్న మరి ఓకేనా మరి ఏమి పర్లేదు ఏమి అనుకోకండి

ఓకే అండి